హలో నమస్కారం అండి టూర్స్ అండ్ ట్రావెల్స్ మాట్లాడేది మేము హై ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి వచ్చాం అండి ఇలా టూరిస్ట్ ప్లేసెస్ని విజిట్ చేయడానికి మాకు ఇక్కడ స మేము ఇక్కడ హైదరాబాద్లో ఏమైన ఫేమస్ ప్లేసెస్ ఉంటే తిరగాలని అనుకుంటున్నాం అండి అంటే మేము ఒక మూడు రోజులు ప్లాన్ వేసుకుని వచ్చాం అండి ఎవరండి మళ్ళీ మాకు ఇక్కడ రూమ్స్ ఎక్కడ దొరకట్లేదు అండి మా కంఫర్టుబుల్ ప్రైస్లో మాకు ఐదు వేలలో ఇలా మేము స్టూడెంట్స్ అండి నలుగురు మేము ఫ్రెండ్స్ ఉన్నాం అండి గర్ల్స్ అండి ఓకే అండి మాకు హై క్లాస్లో ఏమి ఏమి వద్దండి ఎందుకంటే మేము స్టూడెంట్స్ కాబట్టి మాకు మీడియంలో మాకు అడ్జెస్ట్ అయ్యే విధంగా ఉంటే చాలు ఓన్లీ బెడ్స్ ఉన్న పర్వాలేదు అండి మేము అడ్జెస్ట్ అవ్వగలం ఓకే అండి మాకు కొం ఓకే అండి ధన్యవాదములు మీకు మేము ఎలా కాంటాక్ట్ అవ్వం మీ హోటల్ నంబర్ ఏమైన డీటైల్స్ పెడితే మేము కాంటాక్ట్ అవ్వగలం అవునండి ఒక్ ఓకే ఓకే ఓకే ఓకే అండి ధన్యవాదములు ఓకే ప్యాకేజ్ వచ్చి మేము ఓకే అన్నీ డీటైల్స్ ఒకసారి షేర్ చేయండి రేపు వచ్చి మేము జాయిన్ అవ్వచ్చా రేపు స్వాతి అండి ఓకే అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి